యాప్ లేదా వెబ్సైట్ని చెక్ చేసుకుంటాను ప్రత్యక్షంగా రెస్టారెంట్ను సంప్రదించుకుంటాను డెలివరీ ఎగ్జిక్యూట్ ద్వారా సమాచారం పంపించుకుంటాను ఉదాహరణకు జొమాటో స్విగ్గీ యోబరీడ్స్ లేదా ప్రత్యక్షంగా రెస్టారెంట్ వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకుంటే స్పెషల్ ఇన్స్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి చెక్అవుట్ సమయంలో రెస్టారెంట్కు అదనపు సూచనలు పంపే అవకాశాన్ని చెక్ చేసుకోవచ్చు యాప్ లేదా వెబ్సైట్లో చ కాల్ ద్వారా సూచనలు పాటిచ్చుకోవచ్చు అనే షూటింగ్ ద్వారా పాటించుకోవచ్చు అనేది కనుగొనవచ్చు